ఏ సమాజంలోనైనా న్యాయవ్యవస్థ ఒక ముఖ్యమైన భాగం మరియు పౌరులను రక్షించడంలో మరియు శాంతిని కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అయితే న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక రంగాలు ఉన్నాయి వీటితోపాటు పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరిగింది న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని దానిపై ప్రజలకు మంచి అవగాహన ఉండాలి మరియు దానిలో పనిచేసే వారికి ఎక్కువ జవాబుదారీతనం ఉండాలి బహిరంగ కోర్టు విచారణలు సమాచారానికి ఎక్కువ ప్రాప్యత మరియు స్వతంత్ర పర్యవేక్షణ సమస్థలు వంటి చర్యల ద్వారా దీనిని సాధించవచ్చు న్యాయానికి మెరుగైన ప్రాప్యత ప్రతీ ఒక్కరికి వారి ఆర్థిక లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా న్యాయం పొందే హక్కు ఉండాలి దీని అర్థం తగిన చట్టపరమైన సహాయం మరియు ప్రతినిత్య సేవలు అందుబాటులో ఉన్నాయని మరియు న్యాయవ్యవస్థ మితిమీరిన సంక్లిష్టమైనది లేదా ఖరీదైనది కాదని నిరాటించడం విచారణపై ఎక్కువ దృష్టి పెట్టాలి న్యాయ వ్యవస్థ దృష్టి కేవలం నేరస్తులను శిక్షించడం పైనే కాకుండా నేరాలను మొదటి స్థానంలో జరుగకుండా నిరోధించడంపై కూడా ఉండాలి ముందస్తు జోక్యం కార్యక్రమాలు నేర నిరోధక విద్యా మరియు సామాజిక జోక్యాలు వంటి చర్యల ద్వారా దీనిని సాధించవచ్చు